హలో అండి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చామండి టూర్ ఇక్కడ తిరుపతి ఇవన్నీ ప్రదేశాలు చూద్దామని వచ్చినాము టూరిస్ట్ మాది బాగా ఇక్కడ మాకేంటంటే బాగా అట్లా మోస్ట్లీ బాగా ఇక్కడ ప్రత్యేకంగా ఉండే టెంపుల్స్ ఉంటాయి కదా అవి చూపించండి మాకు ఇంకా దగ్గర దగ్గర ఇంకేమన్నా టెంపుల్స్ ఉన్నాయా అవి చూ అవి కూడా కడప చిత్తూరు దర్శనం టైమింగ్స్ మీకేమైనా తెలుసా అండి అవునాండి ఇక్కడ మాకు టా ట్రావెల్స్లో మాకేమైనా వెహికల్స్ అవైలబుల్గా ఉంటే చె చెప్పండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకేనా అండి